అవునండి నేను ఎంజాయ్ చేసేవైతే చాలా ఉన్నాయి అందులో క్రికెట్లవి ఆడడం కాదు గానీ ట్రెక్కింగ్ అయితే ఒకసారి మా అబ్బాయితో కలిసి చేయటం జరిగింది అదేంటంటే శ్రీకాకుళం శ్రీశైలం అనమాట శ్రీకాకుళం కాదు శ్రీశైలం వెళ్ళినప్పుడు కొండ ఎక్కడానికి మనము అడవిలోంచి మధ్యలోంచి ఆ కొండ కొంచెం ఏటవాలుగా ఉంటుందనమాట ఆ కొండ ఎక్కడము ఇంకా మనము అడవిలోంచి ప్రయాణం చేయటము వా వా వాటికి చాలా మంది వస్తారు అంటే చాలా మంది అంటే కాదు కొంత మంది యూత్ అనమాట వాళ్ళు వచ్చి అవన్నీ చేయటం జరుగుతుంది వాళ్ళతో పాటు నేను కూడా మా అబ్బాయి తీసుకెళ్ళడం జరిగిందనమాట అలాగ చేయటం వల్ల నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ఆటలు అంటే ఏదో చిన్న చిన్నగా ఆడతాను మరి క్రికెట్ అలాంటివి కాదు అందరితో గెట్ టుగెదర్ చేయటము ఎంజాయ్ చేయటము వాళ్ళతో కలిసి ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము అలాంటివంటే నాకు చాలా ఇష్టము